నేనైతే ప్రభుత్వం నుంచలైతే చాలా విధాలుగానైతే అనుకుంటున్నాను ఎందుకంటే మా ఊర్లో దక్కరి దగ్గరలో మా ఊరు చుట్టూ పక్కలో ఒక ఐదు పది కిలోమీటర్ల దూరం పూర్తీ మాత్రమే మాకనేది ఆసుపత్రులు అండ్ పెద్దపెద్ద స్కూల్లు పెద్ద పెద్ద కాలేజ్లైతే అక్కడ అంత దూరంలో ఉన్నాయి మాకైతే అందుబాటులో లేవు సో మా చుట్టుపక్కల కూడా మా పిల్లలందరూ చదువుకోడానికి మంచి మంచి స్కూల్లు మంచి మంచి కాలేజీలు కట్టి ఇవ్వాలి అండ్ ఆల్ వాటితోపాటు మాకు మా చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కట్టించాలనయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మనకైతే మంచి గవర్నమెంట్ అనేది ఉంటే మనకైతే మంచి మంచి సపోర్ట్ అయితే చేస్తుంటారు నేనైతే కోరుకునేది ఇదే అండ్ మా ఊర్లో అసలు రోడ్లు అనేవి అస్సల్ బాగలేవు ఆ రోడ్లను కూడా కొంచెం బాగుచేయిపించండి కొత్త రోడ్లు వేపియడం అనలేము కొంచెం రోడ్లనైతే రిపేర్ అయితే చేపియండి అండ్ మాకైతే కావాల్సినవి మా పిల్లల చదువులు అండ్ వాళ్ళకు హాస్పే ఏమైనా రోగాలొస్తే దగ్గరలో గవర్నమెంట్ హాస్పటల్ అయితే ఉండేటట్టు చూడండి అండ్ ఆ హాస్పిటల్లో ఉండే వాళ్ళు కూడా మంచి మంచి డాక్టర్లనయితే కొంచెం పెట్టివ్వండి అండ్ మా ఊర్లో వచ్చేసరికి ఏమి ఉంటారు కదా ఏమంటారు మన ప్రెసిడెంట్ మా ఊరి సర్పంచ్ సర్పంచ్కు కొంచెం ఒక సపరేటు ఎప్పుడైనా మనకు సర్పంచ్ మీటింగ్లయితాయి చూడండి అలాంటి మీటింగ్ల కోసము ఏదైనా కార్యాలయం అయితే నిర్మించాలనయితే కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఊరికి ఎంత నీటిని వదులుతున్నారు ఏంది ఏంది కథ అని మాకు తెలుసుకోవాలనయితే ఉంటుందిగా సో కార్యాలయం జిల్లా కార్యాలయం అలాంటివి క కట్టించాలనుకుంటున్నాను ఇవన్నీ మా బాధలు కూడా మీరు అర్థం చేసుకోని మాకు కా కావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఆసుపత్రులు చిన్నపిల్లలకు అండ్ మాకు మా ఊర్లో నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే బస్సుల సవర్లతలు కూడా లేవు అలానే ఒకసారి కూడా బస్సుల గురించి కూడా ఆలోచించండి నేను ఎక్కడన్న వెళ్ళాలనుకున్న ఎద్దుల బండ్ల మీదనే వెళ్ళుకుంటున్నాము సో కొంచెం అయితే వాటిని కూడా చూసి కొంచెం అయితే బస్సులు కూడా వేపియండి మా ఊరిలో